నేను పశువులను కలిగి ఉన్నాను ఈ దశలను అనుసరించడం ద్వారా నేను రోజంతా వాటిని చూసుకుంటాను వాటికి ఆహరం ఇస్తాను ఎండు గడ్డి ధాన్యం మరియు మంచి నీటితో కూడిన సమతల్య ఆహారాన్ని నేను వాటికి అందిస్తాను నేను వాటికి అవసరమైన ఖనిజాలను కూడా అందిస్తాను వాటికి నీరు పెడతాను వాటికి అన్ని వేళలా స్వచ్ఛమైన మంచి నీరు అందుబాటులో ఉండేలా చూస్తాను వాటిని అలంకరిస్తాను ధూళి శిధిలాలు మరియు పరన్న జీవులను తొలిగించడానికి నేను వాటిని క్రమం తప్పకుండా తయారు చేస్తాను ఇది వారి చర్మం మరియు వాటి కూటు మరియు ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది వాటి ఆరోగ్యాన్ని తనిఖీ చేయ చేస్తాను అనారోగ్యం లేదా గాయం యొక్క ఏమైనా సంకేతాలు కోసం నేను వాటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తాను నేను వాటికి సాధారణ వ్యాధులకు టీకాలు కూడా వేస్తాను